లక్ష ఎనభై రెండు వేల ఐదువందల యాభై నాలుగు రెండు లక్షల ముప్పై ఆరు వేల డెబ్భై రెండు మూడు లక్షల యాభై నాలుగువేల ఏడు వందల తొమ్మిది ఐదు లక్షల పదిహేను వేల ఐదు వందల తొమ్మిది ఆరులక్షల డెబ్భై నాలుగు వేల యాభై